అవును చిన్నప్పుడు అంటే నేను పదో తరగతిలో ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కి వాడి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాను అది హ్యాండ్తో తయారు చేసిందంటే అది ఎలా చెప్పాలి హ్యాండ్తో తయారు చేసిన ఒక బొమ్మ బొమ్మ అదే బొమ్మ అంటే వినాయకుడి బొమ్మ చెక్కతో తయారు చేసిన బొమ్మ ఇచ్చాను నేనే హ్యాండ్మేడ్ చేసి ఎలా అంటే నేను దానికోసం చాల కష్టపడ్డాను వాడి బర్త్డే రోజు హ్యాండ్మేడ్ అది చేసాను దాని తరువాత ఒక కార్డ్ చేసాను అది ఏం కార్డు అంటే హ్యాపీ బర్త్డే అని వాడి పేరు వ్రాసి దాంట్లో వాడిది ఒక ఫోటో పెట్టి దానికి ఒక గ్రీటింగ్ కార్డు అటాచ్ చేసి ఇచ్చాను ఆ బొమ్మతో పాటు ఎందుకంటే దానితో అందులో అది మనం తయారు చేసేటప్పుడు మన కష్టం మనం ఆ పర్సన్కి మనం ఎంత వ్యాల్యూ ఇస్తున్నాము ఆ పర్సనంటే మనకెందుకు అంత స్పెషల్ అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాము కాబట్టి ఆ వస్తువు అంత ఇంపార్టెంట్ మళ్ళీ దానికి ఎందుకంత ధర ఎక్కువ సెంటిమెంట్ ఎక్కువ అని అంటే మనం ఆ పర్సన్ కోసం స్పెషల్గా మన స్వహస్తాలతో చేస్తాము కాబట్టి దానికి సెంటిమెంట్ మరి విలువ ఎక్కువ ఎందుకంటే దాన్ని మనం కష్టపడి తయారు చేస్తున్న అందులో మన కష్టం కనిపిస్తుంది కాబట్టి దానికి విలువ ఎక్కువ అలానే ఆ పర్సన్ కూడా ఆ వస్తువుని అంత జాగ్రత్తగా చూసుకుంటాడు ఎందుకు అని అంటే వాడు కష్టం వాడు చాలా కష్టపడి నా కోసం దీన్ని తయారు చేసాడు ఇదొక హ్యాండ్మేడ్ ఇలా అని కొన్నది ఆర్టిఫిషియల్గా ఉంటుంది మనీ పెట్టి కొన్నది కానీ ఇది హ్యాండ్మేడ్ మళ్ళీ అది కాకుండా మనం ఎంతో ప్రేమతో వాడికి చేసాము కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు కాబట్టి దానికి ధర ఎక్కువ అంతే దానికి అంత ఇంపార్టెన్స్